ఆ హలో చెప్పండి మేడం అవును మేము పుష్ప వెజిటబుల్ సేలర్ షాప్ నుండి మాట్లాడుతున్నాము ఈ రోజు పర్చేస్ చెయ్యడానికి మా దగ్గర మిర్చి ఉన్నాయి టొమాటోస్ ఉన్నాయి వంకాయలు ఉన్నాయి చిక్కుడుకాయలు ఉన్నాయి తోటకూర ఉంది పాలకూర ఉంది ఇంకా క్యారెట్స్ ఉన్నాయి ఇంకా బీన్స్ ఉన్నాయి ఇంకా చాలా టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉన్నాయి మీకు ఏం కావాలి

కాలీఫ్లవర్ ఉంది ఎంత క్వాంటిటీస్ ఉన్నాయి అంటే ఇవి టొమాటోస్ వచ్చి ఒక టెన్ కెజీస్ ఉన్నాయి వంకాయలు వచ్చి ఒక పదిహేను కేజీలు ఉన్నాయి చిక్కుడుకాయ వచ్చి ఒక ఇరవై కేజీలు ఉన్నాయి క్యారెట్స్ వచ్చి ఒక ఫైవ్ కెజీస్ ఉన్నాయి కరివేపాకు వచ్చి ఇలా కట్టలు మాదిరి ఉన్నాయి ఇంకా కరివేపాకు కాకుండా ఇంకా అది కొత్తిమీర కూడా కట్టలు ఉన్నాయి ఒక పది కట్టలు ఉన్నాయి ఇంకా మిర్చి అయితే ఒక ఇరవై అయిదు కిలోల నుంచి ముప్ఫై కిలోల దాకా ఉన్నాయి క్యా క్యారెట్స్ అయిపోనాయి క్యాబేజీ ఇలా ఉంటాయి కదా క్యాబేజీ ఫ్లవర్స్ అవి ఒక పదిహేను దాకా ఉన్నాయి ఇంకా కాలీఫ్లవర్ కూడా ఉన్నాయి మీకు ఇంకా ఏం ఏం కావాలో ఈరోజు మీ ఇంట్లో ఫంక్షన్ ఉందా మేడం మీరు వెజిటబుల్స్తోని మొత్తం కుకింగ్ చేయిస్తున్నారా మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ లిస్ట్లో రాసి చెప్పండి మా దగ్గర క్వాంటిటీస్ ఎక్కువగానే ఉన్నాయి మినిమమ్ ట్వంటీ కేజిస్ టు ట్వంటీ ఫైవ్ కేజిస్ వరకు అన్ని క్వాంటిటిసు అన్ని వెజిటబుల్స్ క్వాంటిటీస్ మేము మెయింటైన్ చేస్తాం అన్నట్టు సో మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా నేను పంపించేస్తాను

మీకు ఎంత క్వాంటిటీ కావాలో చెప్పండి మా దగ్గర ఒక వంద ప్రిపేర్ ఒక ఫంక్షన్కి ప్రిపేర్ చెయ్యడానికి ఎంత క్వాంటిటీస్ ఉంటాయో అంత కంటే ఎక్కువ క్వాంటిటీస్ మేము వెజిటబుల్స్ని అమ్ముతాము ఇంకా చాలా రకాల వెజిటబుల్స్ ఉన్నాయి కానీ చెప్పడానికి రావట్లేదు అంతే ఓకే అండి